నేను వచ్చి చాలా ఇష్టమైన ప్రయాణం ఏది అంటే ఎక్కడైనా ప్రార్ధన జరుగుతు ఉంటే అక్కడికి వెళ్ళాలని ఇష్టపడతాను ఎక్కడైనా మీటింగులు జరుగుతు ఉంటే అక్కడకి వెళ్ళాలని ఇష్టపడతాను ఎవరికైన అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో ఉన్నవారిని నాకు నా ఆత్మలో వాళ్ళని పోయి చూడాలి అని ఒక ప్రార్ధన నాకు కలిగించేది ప్రయాణంలో వెళ్ళాలి కదా ఖచ్చితంగా నేను బస్సులో ట్రైన్లో కార్లో వెళ్ళా వెళ్ళాల్సి ఉంటుంది కదా ఆ విధంగా నేను వెళ్ళాలని ఆశపడతు ఉంటాను హస్బెండ్తో కూడా బండిలో పోవాలని ఆశపడతాను నా మా కుటుంబము నేను అలా ఐదు మంది కుటుంబము ఎక్కడికైనా వెళ్ళాలి కార్లో వెళ్ళాలని ఆశపడేదాన్ని అదే విధముగా మా చుట్టుపక్కల అంటే మనం చెప్పాలనుకుంటే ఎర్లీ రోజు కూడా నాకు విసుగు ఉండదు ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే అదొక జాలీ జాలీగా ప్రయాణం చేస్తు ఉండేదాన్ని రోజూ ప్రయాణం చేయాలన్నా వెళ్ళేదాన్ని ఎలా వెళ్ళాలి రోజు రోజూ ఏదోక చోటుకి వెళ్ళాలి మనకి ఇష్టమైన చోటుకి వెళ్ళచ్చు బీచ్ కానివ్వండి పార్కింగులకు కానివ్వండి లేదా ఎక్కడైనా ఒక మీటింగ్ జరగాలంటే కూడా నేను వెళ్ళేదాన్ని నాకు చాలా ఇష్టము ప్రయాణమంటే చాలా ఇష్టము తరచుగా నేను వెళ్ళాలి అనుకునేది ఎక్కడైన మీటింగ్ జరిగితే తిరుపతి అయినా చెన్నైఅయినా ఎక్కడైన సరే వెళ్ళాలనే నా ఆశ ఆశతో నేను వెళ్ళేదాన్ని వెళ్ళి తిరిగి నాకు విసుగే ఉండదండి విసుగే ఉండదు ఎందుకంటే నాకు చాలా ఇష్టం ప్రయాణం చేయాలంటే నేను ప్రయాణం చేస్తు ఉండిపోతాను అలా నాకు ఫ్రెండ్స్తో కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్తో ప్రయాణం చేయాలంటే చాలా ఇష్టము వదినలతో చేయాలంటే ఇంకా చాలా ఇష్టము వదిన తినుబండారాలు తీస్తు ఉంటుంది మనం నేను తినుకుంటు ప్రయాణం పోయేది తెలీదు నాకు ఆ విధంగానే వెళ్ళేదాన్ని నా ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని నా హస్బెండ్తో వెళ్ళేదాన్ని ఆ విధంగా నేను నాకు చాలా నేను ప్రయాణం చేయాలంటే ఈ విధంగా వెళ్ళడం నాకు చాలా ఇష్టము ఆ విధంగానే నేను వెళ్ళేదాన్ని నాకైతే కష్టమనేదే ఉండదండి ప్రయాణం చేయాలంటే నాకు కష్టం ఉండదు ప్రయాణం చేస్తు ఉండాలి దగ్గరలో పుత్తూరు ఈ విధంగా పళ్ళిపట్టు ఇలా దగ్గరలో ఉండేదాని కన్న దూరంగా వెళ్ళాలి దూరం ప్రయాణం చాలా టేస్టీగా ఉంటుంది దూరం ప్రయాణం చాలా సేపు మనం కూర్చుని ప్రకృతిని చూస్తు ప్రయాణంలో పోవచ్చు కదా తిరిగి తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ కారులో కానీ కూర్చొని అలా పాటలు వింటు ప్రకృతిని చూస్తు రావడం చాలా నాకు ఇష్టము ఆ విధంగా ప్రయాణం చేయాలంటే నాకు ఇష్టము కొంత అంటే ఎలా చెప్పాలంటే దగ్గరలో ఉండే దానికన్నా కొంచం దూరంగా ప్రయాణం చేస్తే బాగుంటుంది నాకది బాగా నచ్చుతుంది నచ్చుతుంది గాక నేను ఆ విధంగా దూర ప్రయాణం చేస్తు ఉండేదాన్ని అనుకుంటే వెళ్ళిపోతాము నేను మా హస్బెండ్ మా పిల్లలు మా బంధువులు ఆ విధంగా వెళ్ళేవాళ్ళము తరచుగా వెళ్ళేదంటే మీటింగ్స్కి వెళుతు ఉంటాము మేము ఎక్కడ మీటింగ్ జరిగిన వెళ్